జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు ఏప్రెల్ ఐదు పంతొమ్మిది వందల తొంభై జూలై ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల పద్దెనిమిది ఏప్రెల్ ఒకటి